తెలుగు సాహిత్యంలో చాలా విస్తారమైన సంపదున్నది కాకపోతే కొన్ని రచనలు మాత్రం చాలా వ్యాల్యూ కలిగిన అయినప్పటికీ ప్రజలకు ఎక్కువపోలేదు అట్లాంటి వాటి గురించింటే కొన్నిన్నాయి అలా ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒకటి రఘునాథ నాయకుని రామాభ్యుది ఇది పదిహేడో శతాబ్దంలో అనుకుంటా అప్పుడు విజయనగరానికి చెందినాయనే శాచకుడు రఘనాథ నాయ కూడా అనే ఆయనే రచించిన చాలా గొప్ప కావ్యం అనవాటిది మొత్తం శ్రీరాముని చరిత్రను చాలా వైభవంగా చెప్పుద్ది ఇందులో శైలి కాని దాని పద ప్రయోగం అలంకరల అవన్నీ ఉన్నా కూడా ఇది ఎక్కువ ప్రచారం కాలేదు అనమాట ఇగ రెండోదాని విషయాకొచ్చేసరికి తాళ్ళపాక అన్నమాచార్యుల వారి కొన్ని సంకీర్తనలు ఉంటుయి అన్నమయ్య పదిహేనవ శతాబ్దం అనే పదిహేనోవ శతాబ్దం కాలానికి చెందినవాడు ఆయన ముప్పై రెండు వేలకు పైగా సంకీర్తలను రచించాడు కాకపోతే అందులో కేవలం ఒక పన్నెండు వేలు మాత్రమే లభించినయి మిగిలనవి ఇప్పటికీ శిల్పాలపై వాటిపైకి కనిపిస్తున్నా కూడా ప్రజలల్లో పెద్దగా అవి కూడా పోలేదు ఇగ అందరూ ఇంకోటేంటంటే మూడవది గడ్డన్ తిప్పల దేవి వారి సత్యవతి ఆధరంగా ఒక యక్షగానం రాసారు ఈవిడ మహళ మహిళ ఆ అంతంతోో శతాబ్దానికి సంబంధించినమే మన సొసైటీల వ్యాల్యూస్ గురించి ప్రశ్నించే విధంగా ఉంటుంది ఇది చాలా మంచిది కాకపోతే ఎక్కువ ఇది కూడా కాలేదు ఇంకోటి ఏంటంటే కందికూరి వీరేశలింగం గారి కందికూరి వీరేశలింగం బ్రహ్మ వివాహం అది నాటకం ఇది పంతొమ్మిది శతాబ్దాన్ని సంబంధించింది కాకపోతే ఇది కూడా ఎక్కువ ప్రచారనేలేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి అందులో ఒకటి ముఖ్యమైంది ఏందంటే డాక్టర్ శ్రీ హరి గారిది రక్తసాక్షి యొక్క నావెల్ చాలా మంచి నావెల్ అనమాట కాకపోతే ఏంటిదంటే ఇది కూడా ప్రజలోకి ఎక్కువ విస్తారంగా వెళ్ళలేదు కాబట్టి వీటి వ్యాల్యూ వరికి తెలియట్లేదు